హలో లజీజ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ చెప్పండి ఎన్ని ప్లేట్స్ కావాలండి ఎన్ని ప్లేట్స్ కావాలి ఒక ప్లేట్ కావాలా రెండు ప్లేట్లు కావాలా తర్వాత సరే అండి సరే చెప్తున్నాను రెండు చికెన్ మంచూరియ తర్వాత వచ్చి ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ బిల్ వచ్చి వాట్సాప్ నంబరేనా దీనికి బిల్ పంపిస్తాను మీరు ఫోన్పే అన్న చేసేయండి లేకుంటే వచ్చేసి డెలివరీ ఇచ్చేటప్పుడు మా డెలివరీ బాయ్ దగ్గరన్నా ఇచ్చేయండి నేను బిల్తో పాటు పంపిస్తాను డెలివరీ బాయ్ దగ్గర ఏ టైం లోపు కావాలండి సరే సరే అండి ఇంక తప్పకుండా ఒకటిన్నర లోపల డెలివరీ చేసేస్తాము స్పైసెస్ ఎలా అండి కొంచెం కారంగానా లేకుంటే కొంచెం కారం తగ్గించమంటారా ఎలాగా సరే అండి నేను ఇప్పుడు మీకు వాట్సాప్లో బిల్ పంపించేస్తాను కదా మీ అడ్రస్ కొంచెం నాకు లొకేషన్ షేర్ చేసేయండి అప్పుడే కరెక్ట్గా వచ్చి ఎందుకంటే ప్రతీసారీ డెలివరీ బాయ్ వచ్చి కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అని కనుక్కోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు లొకేషన్ షేర్ చేస్తే మ్యాప్లో వేసి డైరెక్ట్గా వచ్చేస్తాడు అందుకని బిల్ వచ్చి మొత్తం కలిపి ఆ టూ థౌజండ్ తప్పకుండా అండి వన్ ట్వంటీకే మీకు డెలివరీ అయిపోతుంది డెలివరీ బాయ్ వన్ ట్వంటీకే మీకు కాల్ చేసి డెలివరీ చేసేస్తాడు మొత్తం బిల్ వచ్చి టూ థౌజండ్ హండ్రెడ్ అయ్యింది సరేనా నేను బిల్ మీకు వాట్సాప్ చేసేస్తాను ఆ ఓకే సార్ బిల్ ఇచ్చి పంపించేస్తాను బిల్ చెక్ చేసి క్యాష్ ఇచ్చేయండి సరేనా తప్పకుండా అండి తప్పకుండా చికెన్ మంచూరియ మా దాంట్లో ఫేమస్ మీరు స్పైసెస్ కూడా తక్కువ అడిగారు కాబట్టి మీకు కరెక్ట్గా చేసి ఇస్తాము మీరు ఏం భయ అసలు టేస్ట్ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము టైంకి డెలివరీ చేసేస్తాము సరేనా